హలో హా హాయ్ ప్రసాద్ బాగున్నాను నువ్వు బాగున్నావా ఎక్కడున్నావు ఓకే నేనూ హైదరాబాద్లో ఉన్నాను మా హైదరాబాద్లో ఫ్లైట్ కోసమే వెయిట్ చేస్తన్నాము హైదరాబాద్ టూ కోల్కతా వెళ్ళాలనుకుంటన్నాము టైమ్కి నువ్వు ఫోన్ చేసావు జస్ట్ మాట్లాడుతున్నాము

ఓకే

ఓకే ఎన్ని అనేది మినిమమ్ ఒక టూ త్రీ అవర్స్లో అయిపోతుంది చెన్నై టూ ఐ ఫ్లైట్లో

ఆన్లైన్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు టికెట్ కాస్ట్ వచ్చి మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ దాక ఉండొచ్చు ఫుడ్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలి అది మన ఆంధ్రప్రదేశ్ ఇటు మన ఇట్ల మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గర ఉంటుందది మీరు అక్కన్నుంచి హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ నుంచి కోల్కతా చెన్నై ముంబై గుజరాతు ఢిల్లీ ఇలా చాలా చాలా ప్లేసులకల్ల వెళ్లచ్చు కాని ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది మనం తొందరగా చేరుకోగలుగుతాము అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ నీకు అక్కడ ఎయిర్పోర్ట్లో ప్రొవైడ్ చేసే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది భోజనం కాని మీకు కావల్సినవన్ని సౌకర్యాలు వాళ్ళే నీకు అందుబాటు చేస్తారు నీకు అలో అంటారుకానీ అన్ని ఫెసిలిటీస్ బాగుంటుంది ఎయిర్పోర్ట్లో ఇక్కడ నేను కూడా ఇక్కడ చూసి నేను ఇప్పుడే ఇక్కడ తినేసొచ్చాను ఫుడ్ కూడా చాలా బాగుంది కాని టికెటు సపరేటు దానికి కాస్ట్ వచ్చి ఎక్కువ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్తున్నాం కదా టికెటొచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడుతోంది చాలా ఎక్కువ వాళ్ళు ఎంత మళ్ళీ ఫుడ్ అంత వాళ్ళే మే పెడ్తారంట ఎయిర్పోర్ట్లోనే బయట నాకిప్పుడు ఒక టెన్ థర్టీకి లెవెన్కుంది లెవెన్కుంది ఎగ్సాక్ట్లీ లెవెన్కుంది మనకి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తానన్నారు ఫుడ్డు అన్నీ మనకి పైన వెళ్ళడానికి సేఫ్టీగా వాళ్లే అన్ని మనకు సేఫ్టీ బెల్ట్సు ఒక్క మాటలో చెప్పాలంటే మనకు కావాల్సిన మల్లు మౌలిక సదుపాయాలన్ని వాళ్ళే చూసుకుంటారు

అన్నీ చూస్తారు మన పాస్ఫోర్టు వీసా అన్నీ చెక్ చేస్తారు అన్ని మన కోసం అన్నీ చూస్తారు టికెట్ చెక్ చేస్ అన్ని చెక్ అన్నీ నా దగ్గరే ఉంటుంది అన్ని వాళ్ళే చెక్ చేస్తారు అన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంకేమి

ఓకే ఓకే ఓకే ఓకే ప్రసాద్ ఓకే ఓకే ప్రసాద్

ఓకే ప్రసాద్ ఓకే బాయ్